అన్నా ఇక్కడ ఆటోలేమన్నా దొరుకుతాయా ఏం లేదు నేను ఇప్పుడే బస్ దిగాను హైదరాబాద్ నుంచి నెల్లూరు బస్సు ఇప్పుడే వచ్చి దిగాను నేనేందంటే పొదలుకూరు దాకా వెళ్ళాలి ఇక్కడ చూస్తే ఆర్ టీ సీ బస్సులు కానీ ఎక్స్ప్రెస్ కానీ సూపర్ లగ్జరీ బస్సులని ఏవనేది అక్కడ బ బస్టాండ్లో వెళ్ళి చూశాను చాలా సేపు చూసినా కానీ అక్కడ బస్ అనేది ఇంతవరకూ రాలేదు అక్కడ ఉన్న వాళ్ళని అదే అడిగితే ఇంత రాత్రి వేళళ్ళో బస్సులేం ఉండవమ్మా ఇటు గూడూరికైనా ఎప్పుడప్పుడు ద దొరకచ్చేమో గానీ పొదలకూరుకి ఏం ఉండవన్నారు ఇక్కడేవన్న ఆటో ఏమైనా దొరకద్దా బాడుగకి ఏందంటే ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంది వెళ్ళ వెంటనే అక్కడ వెళ్ళి నేను మా వాళ్ళననేది సంప్రదించాలి ఇక్కడేమన్నా ఆటో ఉంటే చెప్పగలతారా అక్కడ దాకా వెళ్ళాను బ ఇదేంటి మెడికల్ షాపు ఇక్కడ ఆర్ఎం అనేది ఒకటుంది అక్కడ ఆటో వ్యక్తిని అడిగితే ఇక్కడేం లేవన్నారు మీకు తెలిసినదే ఇక్కడేమన్నా ఉందా పెట్రోల్ బంకా పెట్రోల్ బంకా వెళ్తాను ఇక్కడ ఎంతదూరం ఉంటుంది ఓకే ఓకే ఐదు నిమిషాల వెళ్ళవచ్చా అక్కడ వెళ్ళి నేను అక్కడ ఎవరన్నా ఉంటే తీసుకొని వెళ్తాను బాడుగ ఎంత ఎంత చెప్తారన్నా పొదులకూరికి ఏడు వందలు ఎందొందలు చెప్తారా పరవాలేదు లేండి నాకూ తొందరగా వెళ్ళాలి వెళ్తాలేండి